ఖచ్చితంగా నేను వెళ్ళిన అందమైన మరియు అపూర్వమైన క్లైంబింగ్ లొకేషన్ మైసూర్ దేశంలోని కర్ణాటక రాష్ట్రంలో ఉంది ఈ ప్రాంతం దాని అందమైన పర్వతాలు దట్టమైన అడవులు మరియు వైవిద్యమైన జీవవైవిధ్యానికి ప్రసిద్ధి చెందింది నేను మైసూర్ ఊళ్ళో ఉన్నప్పుడు నేను రామిగిరి పర్వతం పైకి ఎక్కాను ఈ పర్వతం ఒకటి రెండు వందల ఇరవై మీటర్ల ఎత్తులో ఉంది మరియు మైసూర్కు ఉత్తరాన ఉంది రామగిరి యొక్కఎక్కడం సవాలుగా ఉంది కానీ అది అద్భుతమైన దృశ్యాలను అందిస్తుంది పర్వతం నుంచి మీరు మైసూర్ నగరం దాని చుట్టు ఉన్న పర్వతాలు మరియు దూరంలో ఉన్న అడవులను చూడవచ్చు రామగిరి ఎక్కడం నాకు ఒక అద్భుతమైన అనుభవం ఇది భారతదేశంలోని అందమైన ప్రదేశాలలో ఒక దాన్ని చూడడానికి నాకు అవకాశం ఇచ్చింది అదనంగా ఇది నాకు కఠినమైన పని మరియు సాహసం యొక్క ఆనందాన్ని చూపించింది రామగిరి మైసూర్ ఉన్న అనేక ఇతర క్లైంబింగ్ లొకేషన్లలో ఒకటి ఈ ప్రాంతంలో అనుభవజ్ఞులైన క్లైంబర్లు మరియు ప్రారంభికుల కోసం అనేక మార్గాలు అందుబాటులో ఉన్నాయి మైసూర్కు ఒక సందర్శన మీరు క్లైంబింగ్ను ఆనందిస్తే ఈ అందమైన ప్రదేశాన్ని తప్పక సందర్శించాలి ఇక్కడ రామగిరి ఎక్కడానికి కొన్ని చిట్కాలు ఉన్నాయి మీరు అనుభవజ్ఞులైన క్లైంబర్ అయితే మీరు స్వతంత్రంగా ఎక్కవచ్చు అయితే మీరు ప్రారంభకుడు అయితే మీరు ఒక అనుభవజ్ఞులైన క్లైబర్తో పాటు ఎక్కడం మంచిది మీరు తగినంత నీరు మరియు ఆహారాన్ని తీసుకు వెళ్ళాలి మీరు సరైన క్లైబింగ్ దుస్తులు మరియు పాదరక్షలను ధరించాలి మీరు సరైన క్లైబింగ్ పరికరాలను ఉపయోగించాలి మీరు పర్వతం యొక్క పరిస్థితులు గురించి తెలుసుకోవడానికి ముందుగా పరిశోధన చేయాలి ఈ చిట్కాలను అనుసరించడం ద్వారా మీరు రామగిరి ఎక్కడ సురక్షితంగా మరియు ఆనందించే అనుభవంగా మార్చుకోవచ్చు